ఈ ప్రాంత ప్రజలు ఆ తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పుడు కావచ్చు లేదంటే ఆ వాళ్ళకు ఉన్నటువంటి నార్మల్ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ మామూలుగా ఆ డబ్బులున్న వారైతే పట్టణముకి వెళ్తారు ఆసుపత్రిలో చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోతే ఊర్లో ఎవరైనా నాటువైద్యులు ఉంటే వాళ్ళ దగ్గర నాటువైద్యం చేసుకొని వారికి ఉన్న రోగాన్ని బట్టి దానికి ఏ విధమైన మందు అయితే ఇస్తే వాళ్ళకి తగ్గుతుందో ఆ రకమైన నాటువైద్యం కావచ్చు ఆ రకమైన మందులు అవి తయారుచేసి వాళ్ళకి ఇస్తారు ఊర్లో ఎవరైతే పెద్దలు నాటువైద్యం తెలిసి ఉంటుందో వాళ్ళు వాళ్ళకి తయారుచేసి ఇవ్వడం వల్ల అది తగ్గే అవకాశం ఉంది లేదు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నప్పుడు అక్కడ వారికి ఉన్న సమస్యల గురించి ఆ వైద్య సేవలో ఉన్న ఆ డాక్టర్లకు చెప్పి వారికి ఉన్న సమస్యకి బట్టి వాళ్ళు వైద్యం చేయించుకుంటారు ఒకవేళ ఆ పక్కనే ఉన్న ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆ అవకాశం లేకపోతే వాళ్ళకి ఏ రకమైన ఆరోగ్య సమస్య అయితే వచ్చి ఉంటుందో ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఉదాహరణగా ఒక చిన్న ఆ కుక్కే కరిచింది అనుకుంటే ఇప్పుడు మామూలుగా మనకు ఆ మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటాం అలా కాదు అంటే కుక్క కరిచినందుకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైనా నాటువైద్యుడికి మనం వెళ్ళి కలిసి చెప్తే అతను ఆ కుక్క కరిచినదానికి ఏ మందు అయితే ఉంటుందో అలాంటి ఆకులు తీసుకొని వచ్చి ఆ పెట్టి దాన్ని నయం చేస్తాడు ఇంకొకటి పొలంలో పనిచేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తేలుకుట్టడం పాముకరవడం అలాంటివి ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఆ నాటువైద్యం ద్వారా అంటే ఆసుపత్రికి వెళ్ళే అవకాశం లేనివాళ్ళు ఊర్లో ఉండే ఆ నాటువైద్యుడి ద్వారా ఆ నాటువైద్యం చేసుకొని వాళ్ళు ఆ విధంగా వాళ్ళకున్న సమస్యలని పోగొట్టుకుంటారు